చిత్తూరులో ముందు ఎక్కువగా ఆటోలు రైళ్ళు బస్సులు అనేది ఎక్కువగా ప్రయాణిస్తూ ఉండేవి సామాన్యుడికి అవి కూడా అందుబాటులో ఉండేవి అంతకముందు ముందై ముందు పాతకాలంలో ఎక్కువగా ఎద్దుల బండ్లు మరియు టూ వీలర్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉండేవాళ్ళు అలాగే దానితోపాటు సైకిల్ కూడా యూస్ చేసేవాళ్ళు అవి సామాన్యుడికి ఏ మాత్రం తగ్గట్టుగా అనిపించేది కాదు ఇప్పుడు అందరికి ఏ విలేజ్ లో చూసిన ఏ విలేజ్ కి అయినా వెళ్ళడానికి రావడానికి రా వెళ్ళి రావడానికి సౌకర్యంగానే ఉన్నాయి బస్సులు ఎటు చూసినా బస్సులు ఆటోలు అన్ని వెళ్తున్నాయి సామాన్యుడికి మామూలు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి నాకు తెలిసిన వరకూ వీలైనంత వరకూ ఇప్పుడు ఇన్న ఇప్పుడు ఉన్న ఈ జెనరేషన్ ప్రకారం అయితే ప్రతి ఒక్క చోట బస్సులు ఆటోలు అనేవి సౌకర్యంగానే ఉంది కాకపోతే టైం కి దొరకట్లేదు టైం మేనేజ్మెంట్ అనేది కొంచెం పెడితే బాగున్ను ఏ విలేజ్ కి అయినా ఏ ఎక్కడికి వెళ్లి రావడానికైనా టైం అనేది ప్రిఫరెన్స్ గా ఇస్తే టైం టూ టైం అని బస్సులని బసెస్ కాని ఆటోస్ కాని వచ్చినాయంటే దానంత అదృష్టం ఇంకొకటి ఉండదు కాకపో కానీ ప్రతి ఒక్క చోట ఈ బస్సులు ఆటోలు అనేవి తిరుగుతూనే ఉంటాయి మీకు తెలిసిన విధ నాకు తెలిసిన విధంగా విధం సామాన్యుడికి ఇవైతే అందుబాటులో ఉన్నాయి అలాగే రైళ్ళు విమానాశ్రయాలు అనేది ముందు కాలంలో ఎక్కువగా వాడేవారు కాదు అస్సలు వాళ్ళకి తెలిసేది కూడా కాదు కానీ జెనరేషన్ అనేది డెవలప్ అవ్వంగా అవ్వంగా విమానాలు అనేటువంటివి ఇప్పుడు ఫ్యాషన్ గా మరసాగాయి అంతకు ముందు ట్రైన్లు అనేది ఉన్నాయి దూర ప్రయాణాలు చెయ్యాలంటే ట్రైన్ లోనే వెళ్ళేవాళ్ళు